నా జీవితంలో ఇంతవరకు ఎలాంటి శుభకార్యం జరగలేదు ఒకవేళ జరగాలి అనుకుంటే అది పెళ్ళనే అను పెళ్ళి అనుకుంటాను ఎందుకు అంటే ఆ పెళ్ళిలో అందరి కళ్ళు నా వైపే ఉండాలి అండ్ నాకొచ్చే అబ్బాయి ఎలా ఉండాలి అంటే చాలా మంచివాడు అలాగే మంచి అలవాట్లు ఉండాలి మళ్ళీ ఒకవేళ ఎలా అది ఎలా ఎప్పుడైనా పెళ్ళి

అదొక పెద్ద టాస్క్ అని చెప్పాలి మన జీవితంలో అలాంటి పెళ్ళిని ఎవరు ఆషామాషీగా తీసుకోరు అదొక పెద్దగా చాలా ఎప్పుడు జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలనే అందరూ అనుకుంటారు నేను కూడా అలాగే అనుకుంటాను ఎందుకంటే నేనొక పెళ్ళి కూతురిలా నా నేను నా రాకుమారుడు ఒక పెళ్ళికొడుకులా నేను పెళ్ళి చేసుకునే ఆ వాతావరణం కూడా ఒక చల్ల చాలా చల్లగా మరియు మా మాకు అనుకూలంగా ఉండాలని నేను అనుకుంటాను నా నా శుభకా అంటే శుభకార్యానికి ముందు ప్రారంభించేది నిశ్చితార్థం నిశ్చితార్థం తర్వాతే పెళ్ళి ఆ తర్వాతే ఎంతోమంది అతిధులు మమ్మల్ని చూస్తూ మాకెన్నో ఆశీర్వాదాలు ఇస్తూ ఇంకా చాలా వెరైటీ వెరైటీ తినే తినుబండారాలు తినేవి ఇంకా పెళ్ళి భోజనం ఆ పెళ్ళి భోజనం తింటూ అతిథులు అందరు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటే అది ఎంతో చూడముచ్చటగా ఉంటుంది సో నేను కూడా అలాగే చేసుకోవాలనుకుంటాను ఏ ఎవరైనా వాళ్ళ జీవితంలో పెళ్ళి ఇలాగే చేసుకోవాలనుకుంటారు ఎందుకంటే అది చాలా మొదట ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా నా జీవితంలో పెళ్ళి కూడా అలాగే చాలా ముఖ్యమైనదని నేను భావిస్తాను మరియు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అంటేనే అక్కడ వచ్చే అతిధులు అందరూ కళ్ళు అన్ని తనమీ వాళ్ళిద్దరి మీదే ఉంటాయి సో నేను నేను కూడా అలాగే అనుకుంటాను ఎందుకంటే వచ్చే అతిధుల కళ్ళన్నీ నా మీద నా రాకు నా రాకుమారుడి మీదే ఉండాలని మరియు వత్ తినే ఇంకా తినుబండరాలు ఇంకా పెద్ద పెద్ద అతిధులు వస్తూ ఉంటారు అలా వాళ్ళు వస్తూ అంత పెద్ద వాతా అలా మంచి వాతావరణంలో పెళ్ళి చేసుకుంటూ ఎంతో శాంతితో ప్రశాంతంగా అతిధులు వస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటే అది ఎంతో చూడముచ్చటగా ఉంటుందని అనేను అనుకుంటున్నాను ఇలాగే ప్రారంభిస్తూ ఉంటానని కూడా నేను అనుకుంటున్నాను